ప్రేక్షకుడిగా కానీ పాల్గొనేవారిగా మీకు మరపురాని క్రీడా అనుభవాన్ని వర్ణించగలరా ఇది జరిగినప్పుడు మీ వయసు ఎంత సుమారు ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు నేను హైదరాబాదులో గల ఉప్పల్ స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్ చూసినప్పుడు రోహిత్ శర్మ కానీ ఇంకా ఇతర బ్యాట్స్మ్యాన్లు కానీ కొట్టినప్పుడు ఫోర్స్ కానీ సిక్సెస్ కానీ చూసినప్పుడు చాలా అనుభవాన్ని చాలా ఎంజాయ్ ఆనందాన్ని తో చాలా ఎంజాయ్ చేశాను